నృత్యాన్ని చాలా శ్రద్ధతో స్వీకరిం స్వీకరించుకోవాలి అయితే లేదా కథనానికి ఒక రూపంగా వాడుకోవచ్చు అనుకుంటారు అయితే ఇది నృత్యం నేర్చుకోవడం వలన భారతదేశ యొక్క సంస్కృతిని పెంచుకోవడానికి మరియు మనలో ఉన్నటువంటి నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి ఈ నృత్యం అనేది మనకు నిరంతరం ఉపయోగపడేటటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు